పాఠశాలల్లో ఉపాధ్యాయులు కేవలం ఈ రోజుల్లో చదువును మాత్రమే బోధిస్తున్నారు మిగతా విషయాలని వదిలేస్తున్నారు పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి బయటకి వెళ్ళినపుడు ఎవరితో ఎలా వ్యవహరించాలి అనే విషయాలని అసలు చెప్పడం లేదు ఇలాంటివి కూడా పిల్లల్లో మనము చెప్పడం వల్ల వాళ్ళకి ఎలా బయటకి వచ్చిన తరువాత సమాజంలో ఎవరితో ఎలా వ్యవహరించాలి బయట ఎవరితో ఎలా మాట్లాడాలి పెద్దవాళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలి ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి అది కేవలం ఉపాధ్యాయులు మాత్రమే చేయగలరు ఉపాధ్యాయులు చెప్తే మాత్రమే పిల్లలలో ఆ చైతన్యం వస్తుంది తరువాత బయటకి వెళ్ళినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా ఉపాధ్యాయులు పిల్లలకి అర్ధం అయ్యేలా చెప్పాలి ఎక్కడికి వెళ్ళినా ఏ రకంగా అన్నింటినీ ఎదుర్కోవాలి అనేది బోధించాలి తప్పకుండా